ఒక నెల క్రితం నేను అయితే నాకు చిన్ని ఫంక్షన్ ఉండడంతో కొత్త ప్రసంన వేసుకుందాం అనే ఆలోచనతో నేను చక్కగా ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పేసి ఆన్లైన్లో చూశాను అయితే చూసినప్పుడు నాకు ఒక డ్రెస్ చాలా బాగా నచ్చింది ఆ డ్రెస్ నచ్చిన సమయంలో నేను వెంటనే ఆ డ్రెస్ ఆర్డర్ పెట్టడం జరిగింది ఆర్డర్ పెట్టిన త్రీ డేస్కి వస్తానన్న డ్రెస్ అది టూ వీక్స్కి కాని రాలేదు సరే కదా అని చెప్పి వెయిట్ చేశాను అయితే టూ వీక్స్ తర్వాత ఆ డ్రెస్ వచ్చింది అయితే డ్రెస్ వచ్చిన వెంటనే నేను అది ఓపెన్ చేసి చూశాను అది చాలా బాగుంది అనిపించింది వెంటనే నేను హ్యాండ్ క్యాష్ ద్వారా ఇచ్చేసాను అంతేగాక డెలివరీ చార్జెస్ కూడా లేవు నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది వేసుకున్న వేసుకున్న తర్వాత దానిపైన కుట్లు బయటికి బానే ఉంది కానీ లోపల స్టిచ్చింగ్ ఏం బాగాలేదు అయితే ఆ స్టిచ్చింగ్ ఎలా ఉందంటే ఒకసారి కుట్టినట్టుంది ఒకసారి మనం డ్రెస్ వేసుకుంటే మనం బలంగా ఏం చేసిన వెంటనే చిరిగిపోద్ది అయితే దానిపైన స్టిచ్చింగ్స్ నేను మళ్ళీ వేయించాను అయితే స్టిచ్చింగ్ వేయించినప్పుడు అది స్టిచ్చింగ్లో హోల్స్ చాలా పెద్దగా పడిపోతుంది అంటే ఆ డ్రెస్ ఎప్పటిదో చీకిపోయి ఉంటుంది నాకు తెలిసి పాడైపోయింది డ్రెస్ ఇది ఎప్పుడుదో పాతకా ఇప్పుడు పాతది డ్రెస్ అది అయితే నాకు ఆ డ్రెస్ అయితే అసలు నచ్చలేదు ఆఫర్ నచ్చింది కానీ నాకు ఆ డ్రెస్ క్వాలిటీ అయితే బాలేదు నాకైతే ఆ కుర్తీస్ నేన్ మళ్ళీ రిటర్న్ చేద్దాము అని చెప్పేసి పెట్టాను అప్పటికే నేను వెంటనే అప్పటికే మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసాను అయితే ఇలాంటిది కొనొద్దు అని చెప్పేసి నేను వెంటనే వాళ్ళకి చెప్పాను అయితే ఆ కుర్తిస్ నేన్ మళ్ళీ రిటర్న్ పెట్టాను అయితే వాళ్ళు నాకు రిటన్ రిటర్న్ చేయడానికి సెవెన్ డేస్ మాత్రమే టైం ఉంటుంది అని చెప్పారు సో నేను వెంటనే దాన్ని రిటర్న్ పెట్టాక నాకు వాళ్ళు వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకున్నాక తిరిగి మనీ ఇవ్వలేదు యూపీఐ ఐడికి మనీ ఫోన్పే అవుతుంది అని చెప్పారు అయితే నేను ఆ మనీ ని ఫోన్పే చేయడం ద్వారా నువ్వు నాకు ఫోన్పే రావడం ద్వారానే నాకు సేవ్ అయ్యాను అటువంటి ప్రోడక్ట్ నెగిటివ్గా నేను ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇదేనా ఎక్స్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నా ప్రోడక్ట్ పైన